పొలం పనులలో నేటి తరంలో అనేక పని రకాలైనటువంటి మార్పులు మనం చూస్తున్నాము యంత్ర పరికరాల వాడ వాడకం ద్వారా అనేక రకాలైనటువంటి పనులు యంత్ర సహాయంతో చాలా ఈజీగా చేయగలుగుతున్నారు అదే విధంగా చేపలు పట్టడంలో కూడా ఈ మోటార్ బోట్లు ఉపయోగించడం మోటారుకు సంబంధించినటువంటి యంత్రాలు ఉపయోగించడం అలాగే ప్రత్యేకంగా తయారు చేయనటువంటి తయారుచేసినటువంటి వలలు కూడా టెక్నాలజీ సహాయంతో ఉపయోగించడం ఏ పరిస్థితుల్లో ఏ ప్రాంతంలో ఎక్కడ చేపలు బాగా దొరుకుతాయి అనేది తెలుసుకోవడం అలాగే చేపల పెంపకంలో కూడా అనేక రకాలైనటువంటి మందులు అనేక రకాలైనటువంటి క్రొత్త పద్ధతులు ఉపయోగించడం జరుగుతుంది అలాగే పాల ఉత్పత్తిలో కూడా ఈ హైబ్రిడైజేషన్ అనేది పెరగడం ద్వారా అనేక రకాలైనటువంటి క్రొత్త జాతులని సృష్టించడం ద్వారా పాలయొక్క పాలయొక్క ఉత్పత్తిని పెంచడం జరిగింది వ్యవసాయంలో అనేక రకాలైనటువంటి యంత్ర పరికరాలు సాంప్రదాయబద్ధమైనటువంటి పద్ధతుల స్థానంలో సాంకేతికపరం ఐనటువంటి సలహాలు సూచనలతో వాతావరణాన్ని కూడా ఈ శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించుకొ వాతావరణాన్ని పరిస్థితులకు అనుకూలంగా వ్యవసాయం జరగటం అనేది ఈరోజు మనం చూస్తున్నాం అనేక రకా అదేకాకుండా డ్రోన్ టెక్నాలజీ లాంటి టెక్నాలజీలు పిచికారీ చేయడంలోనూ మందులు వాడకంలోనూ ఉపయోగిస్తన్నారు ఈ విధంగా ప్రజెంట్ ఉన్నటువంటి వ్యవసాయ పద్ధతులు వ్యవ టెక్నాలజీ సహాయంతో అనేక రకాలుగా అభివృద్ధి చెందుతుంది